గుడ్ ఈవినింగ్ శేషు సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నామండి మీ మూవీస్ ప్రతి ఒక్కటీ చూస్తాను మీ డాన్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి మీరు బాగా పర్ఫెక్ట్గా చెప్తారు మీరు ఏమి కాలేజ్కి వస్తున్నారా అండి మీరు చూశానండి చాలా బాగుంది ఇంకేమేమి ప్రోజెక్ట్స్ చేస్తున్నారు ఈ క్రియేటివిటీ ఎందుకండీ మీకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ నేనే ఇస్తానండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఫైవ్ అవుట్ అఫ్ ఫైవ్ రేటింగ్ సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి సార్ అంటే మీకు పెళ్ళయిపోయిందా ఖచ్చితంగా వేస్తాము సార్ చూస్తాము సార్ చూస్తాము సార్ అండ్ వన్ త్రీ మూవీస్ నెక్స్ట్ ఇయర్ వస్తాయా లేకపోతే ఇంకా లేట్ చేస్తారా ఓకే సార్ ఓకే సార్ ఏమైనా డిమాండింగ్ రోల్సు ఉంటే మీరెలా ప్రిపేర్ అవుతున్నారు అంటే యాక్టింగ్కి అంటే హీరోయిన్ మంచిగా ఫేమస్ యాక్టర్ యాక్టర్స్ అయితే మీరెలా ప్రిపేర్ అవుతున్నారు బాగా చెప్పారు చాలా బాగా చెప్తారు మీరు డైలాగ్స్ ప్రసన్నా సర్ నెల్లూరు సర్ ఓకే సార్ ఖచ్చితంగా ఓకే సార్ ఈసారి ఈసారి ఆ సినిమా చూసి కాల్ చేసినపుడు కాల్ లిఫ్ట్ చెయ్యండి ఈ నంబర్ చూసి ఓకే సార్ థ్యాంక్ యూ సార్